మా ప్రాంతంలో సాంప్రదాయాలు వంటకాలు అంటేనే ఆధిత్యానికి మారుపేరు అలాంటి వంటకాలను ఒకచోట అది కూడా ఒకప్పుడు మన కళ్ళ ఎదుట స్వచ్ఛమైన నేతితో తయారుచేసి ఇస్తారంటే ఇక చెప్పే ముందు ఆహారప్రియులకు పండగే పండగ తెలుగు సాంప్రదాయాలకు అతిథి మర్యాదలు మరియు ఆగ్రస్థానం అతిథి దైవంతో సమానంగా భావించడం మన సంప్రదాయం అందుకే ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారంటే చాలు ఆ పిండి పిండి వంటలు గుమ గుమలాడిస్తారు అయితే మహిళలు ఎక్కువగా ఇంటి వద్ద ఉండడం ఉండేవారు కాబట్టి వారు స్వయంగా రకరకాల పిండి వంటలు అతిథులకు వండిచ్చేవారు ఇప్పటికీ ఊళ్ళల్లో ఎక్కువగా వండుతూ ఉంటారు అవి ఏమిటి అంటే బూరెలు గారెలు అరిసెలు నేతి బొబ్బట్లు మైసూరుపాకు ఇలాంటివి చాలా రకాలు వండుతారు